డెలివరీ బాయేనండి అదేనండి ఇప్పుడు మీరు డెలివరీ ఇచ్చారు కదండీ మేము ఏమైతే ఆర్డర్ పెట్టి మేమే ఏమైతే కొన్ని అంశాలైతే చెప్పామో అవి దాంట్లో లేవండి మేము ఎక్స్ట్రా జాయింట్ పీస్ కూడా అడిగాము మేము చెప్పడం గాని ఎమౌంట్ కూడా పే చేసేశాం గాని మీరు అందుట్లో అయి తీసుకొని రాలేదు అది మరి మీ పొరపాటో మరి ఒకరి వారి పొరపాటో మాకైతే తెలీదు మేమైతే కొన్ని అంశాలనే చెప్పాము ఇమ్మన్నారు ఇచ్చాము మీకు అది బాధ్యత మీరు తీసుకొని తీసుకు రావాలి మరి అది ఎవరి పొరపాటయిన మీది కూడా పొరపాటు లెక్కలోకి వస్తాది కాబట్టి మీరు చూడండి ఒకసారి అక్కడ ఏ ఏమైందో లేదంటే నా ఎమౌంట్ అనేది వాపస్ చేయండి